నేను ఆంగ్లాన్ని తెలుగులోకి చాలాసార్లు అనువదించవలసి వచ్చింది ఎందుకంటే మా పిల్లల ఇంగ్లీష్ హోమ్ వర్క్ చేయించేటప్పుడు నాకు చాలా డౌట్స్ వచ్చేవి వాటిని నేను క్లియర్ చేసుకోవడానికి నేను ఇంగ్లీష్ని తెలుగులోకి అనువదించవలసి వచ్చింది ఆ అనుభవం నాకు చాలా బాగా అనిపించింది కాకపోతే నేను నేను కూడా చిన్నప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుని ఉంటే బాగుండేది అని నాకు అనిపించింది